రౌడీయిజం గొడవలు చంపుకోవడాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి యంగ్ ఏజ్ పిల్లలు అయితే డ్రగ్స్ బాగా తీసుకుంటారు ఆ విషయంలో కొంచెం మెరుగైతే బాగుండు అని నా అభిప్రాయము ఎందుకు అంటే వాటిని తీసేయడానికి ప్రభుత్వం ఎలాగో కలగా రాజకీయపరంగా కూడా వాళ్ళు కొద్ది హెల్ప్ చేస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే డ్రగ్స్ విషయంలో చిన్న పిల్లలు కూడా చనిపోవడం నేను చూశాను అంటే అబవ్ ఫిఫ్టీన్ వాళ్ళు కూడా చాలామంది ఇలాగ చనిపోయారు అంతేకాదు దళితులపై దాడులు ఇలా కూడా కులాల గురించి ఒకరు ఒకరు ఘర్షణలు జరుపుకోవడం ఇవన్నీ కూడా చాలా ఉంటాయి ఏంటంటే ఒకరి మీద ఒకరు కొట్టుకోవడము చంపుకోవడం ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి నరుక్కోవడమే మాట్లాడుకోవడం అసలు ఉండదు ఎవరు కూడా సామరస్యంగా మాట్లాడుకోరు ఏదైనా చిన్న తప్పు మాట వచ్చింది అంటే చాలు ఫస్ట్ కొట్టి మాట్లాడతారు ఇంకా అక్కడ గొడవ ఇంకా పెద్దదైతే ఇంక నరుకోవడం చంపుకోవడం వరకు వెళ్ళిపోతారు డ్రగ్స్ విషయంలో అయితే అక్కడ చాలా చీప్గా దొరుకుతు ఉన్నాయి డ్రగ్స్ ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి అట్లా కూడా దొరుకుతు ఉన్నాయి మా ఇం మా ఇంటికి ఒక రెండు మూడు ఏరియాల అవతల చిన్నపిల్లలకి ఇలా డ్రగ్స్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు ముప్పై రూపాయలకి అట్లాగా వాళ్ళు తీసుకుని మంచిగా పీల్చుకోవడం ఒక ప్యాకెట్లో వేసుకుని దాన్ని తీసుకోవడం అవన్నీ కూడా మేము చూస్తన్నాము యువత విషయంలో కావచ్చు ఇలాగా కులాల సంఘర్షణ కావచ్చు ఇవన్నీ సమస్యలు రాజకీయ పార్టీ వాళ్ళు పల్నాడు జిల్లాని అభివృద్ధి చే చేయాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు వీటి గురించి చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను